వయసు మళ్ళిన వారు క్యారం బోర్డు చెస్ లాంటివి ఎక్కువ ఆడడానికి ప్రాధాన్యం చూపుతారు ఎందుకంటే వాళ్ళ బాడీ సహకరించదు కాబట్టి కొంత మంది షటిల్ కూడా ఆడుతూ ఉంటారు అందులో కూడా చాలా తక్కువ బాడీ మూమెంట్ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి గేమ్స్ అనేది ఆడుతున్నా ఆడతారు కూర్చొని ఆడి స్ట్రెయిన్ లేకుండా ఆడే వాటికి ప్రాధాన్యత ఇస్తారు